నేను ఎక్కువగా ఎఫ్ఎం వింటూ ఉంటాను ఒంటరిగా ఉన్నపుడు సాయంత్ర సమయంలో ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా ఎక్కువగా ఎఫ్ఎం వింటూ ఉంటాను నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎం నైంటీ ఎఎఫ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎం ఎక్కువగా వింటాను అదే విధముగా రేడియో మిర్చి ఎక్కువగా వింటూ ఉంటాను నాకు ఇదంటే చాలా ఇష్టము మెలోడీ సాంగ్స్ ఎక్కువగా వేస్తారు అదే విధంగా ఓల్డ్ పాటలు అలాగే ఇళయరాజా పాటలు కూడా వేస్తూ ఉంటారు ఇవి వినటానికి ఎంతో చక్కగా ఉంటాయి నా కుటుంబసభ్యులతో స్నేహితులతో ఉండేటప్పుడు ఎక్కువగా టీవీ షోస్ కూడా నేను ఎక్కువగా చూస్తూ ఉంటాను టీవీ షోస్ నేను చూసినప్పుడు ఎక్కువగా జబర్దస్త్ కామెడీ షోస్ అదే విధంగా ఈటీవీ షోస్ ఎక్కువగా చూస్తూ ఉంటాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది